హలో నా పేరు సాత్విక అండి సురేష్ గారా అండి మాట్లాడేది నేను ఎది రెస్టారెంట్లో ఫ్రై బిట్ బిర్యాని ఆర్డర్ పెట్టుకున్నానండి అది తీసుకొచ్చేసరికి ఎంత టైం పడుతుందండి మీరు తిమ్మాపురం నుంచి కాల్ చేస్తున్నామండీ మీరు వచ్చేటప్పుడు నాగమల్లులో జంక్షన్లో సర్పవరం జంక్షన్లో డెలివరీస్ చేసుకుని వస్తారా లేకపోతే డైరెక్ట్గా తిమ్మాపురం వచ్చి మాకు డెలివరీ అనేది ఇస్తారా ఎలా వస్తారండీ మీరు ఎలా వచ్చిన సరే మాకు కొంచెం ఫుడ్ అనేది వేడిగా ఉండేలా చూడండి అక్కడ రెస్టారెంట్ వాళ్ళు ప్లేట్స్ అనేవి ప్రొవైడ్ చేసారా లేదా అండి ఒకవేళ వాళ్ళు ప్లేట్స్ అనేవి ప్రొవైడ్ చేయకపోతే కొంచెం మీరు వచ్చేటప్పుడు ప్లేట్స్ కూడా తీసుకురండి దానికి ఎంత డబ్బులైతే అంత డబ్బులు అనేవి మేము మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తాం ఇక్కడ మా స్ట్రీట్లో ఏంటంటే రోడ్స్ అనేవి వేస్తున్నారండి వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే మా హౌస్ బ్యాక్ సైడ్ ఒక టెంపుల్ ఉంటుందండీ ఆ టెంపుల్ రోడ్కి రండి అక్కడ మేము వచ్చి రిసీవ్ చేసుకుంటాం మా హౌస్ నెంబర్ ఎంత అంటే త్రీ డాష్ థర్టీ ఫోర్ బై సెవెన్ ఆ స్ట్రీట్లోకి వచ్చి ఒకసారి మీరు మాకు కాల్ చేస్తే మేమొచ్చి డెలివరీ అనేది తీసుకుంటామండీ మీరు ఏమైనా కొంచెం కరెక్ట్ టైంకి డెలివరీ అనేది ఇచ్చేలా కొంచెం చూడండి థ్యాంక్ యూ